హలో డాక్టర్ నాకు చాలా ఫీవర్గా ఉంది డాక్టర్ హెవీ కోల్డ్ కాఫ్ అన్నీ ఉన్నాయి వామిటింగ్ సెన్సేషన్ తల బాగా తిరగడం జరుగుతుంది ఇప్పటికి వన్ వీక్ అవుతుంది నార్మల్ మె జనరల్ స్టోర్ నుంచి మెడిసిన్స్ తెచ్చి వేసుకుంటున్నాను కానీ మళ్ళీ నైటు ఎక్కువ టెంపరేచర్ వస్తుంది లెవెన్ టు ట్వల్వ్ నోరు బాగా చేదు పట్టడం ఏదీ తినలేక పోవడం ఏమి లేదు ఇంట్లో ఫుడ్ బయట ఫుడ్ ఏమి తినను ఏమి లేదు డాక్టర్ నేను బయట ఫుడ్ ఏమి అంత ఎంకరేజ్ చేయను ఓన్లీ ఇన్ హోమ్ ఫుడ్

బాగా ఈ తల తిరుగుడు జలుబు దగ్గు ఫీవర్ ఇవి ఎక్కువ ఇబ్బంది అవుతోంది వామిటింగ్స్ ఏమి కాలేదు కానీ అవుతునట్టు సెన్సేషన్ మాత్రం వస్తుంది

అంటే త అంటే మెడిసిన్సు వేసుకుని వచ్చాను కదా మీ దగ్గరికి మళ్ళీ మెడిసెన్సే బెటర్ అంటారా ఓకే డాక్టర్ మళ్ళీ ఎన్ని డేస్కి రమ్మంటారు ఓకే డాక్టర్ థ్యాంక్ యూ